నేను మొన్న నా రైల్ టికెట్ వరంగల్ నుండి తిరుపతికి బుక్ చేసుకున్నాను అండి మళ్ళీ ప్లాన్ చేంజ్ అవ్వడం వల్ల వరంగల్ నుండి గోవాకి బుక్ చేసుకున్నాను అండి కొంచెం అది కన్ఫామ్ అయ్యిందో లేదా ప్రాసెస్ చూసి నా ఐడీ వన్ ఒకటి సున్నా నాలుగు సున్నాను మరియు నా యూజర్ ఐడీ సుప్రియ డాట్ మెట్టపల్లి ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అండి కొంచెం ఈ లాగిన్లో ఓపెన్ అయ్యి చూసి నా రైలు టికెట్ మళ్ళీ గోవాకి కన్ఫామ్ అయ్యిందో లేదో కొంచెం చూసి చెప్పగలరా